ఈరోజుల్లో ప్రతి ఇంట్లో చూస్తే ఆడవారు క్రమక్రమంగా చదువుతు ఒక మెరుగైన స్థాయిలోకి ఎదుగుతు ఉంటున్నారు అలానే గవర్నమెంట్ ఆ మహిళలకు ఉచితమైన ఆ విద్య వైద్యం ఇంకా ఎన్నో సమకూరుస్తు వాళ్ళని ఒక మగవారితో సమానంగా చదివించాలని చెప్పి చాలా వరకు గవర్నమెంట్ ఒక వంతు ప్రయత్నం చేసి ఈ రోజుల్లో ఈ రోజుకి చాలా సాధించింది అలానే సమానంగా మగవా మగవాళ్ళతో సమానంగా ఆడవాళ్ళు కూడా క్రమక్రమంగా అభివృద్ధి చెందుతు వాళ్ళు కూడా మగవాళ్ళకి ఏం సాటి సాటి లేమని చెప్పి మంచి స్థాయిలో మేము కూడా చేయగలమని చెప్పి ప్రతి ఒక్క ఉద్యోగంలో ఆడవాళ్ళు ఆ వాళ్ళు అయిన స్థాయిలో మెరుగైన స్థాయిలో వాళ్ళు వాళ్ళకంటు ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు అలానే ఈరోజు చూస్తే గవర్నమెంట్ పాఠశాలలో కానీ ప్రైవేట్ పాఠశాలలో కానీ ఆడవాళ్ళు చదువుకునే సంఖ్య క్రమక్రమంగా చాలా అభివృద్ధి చెంది అలానే పెరిగింది అలానే చాలా ఎంత పాత రోజుల్లో చూస్తే కనుక ఆడవాళ్ళని ఎక్కువగా ఇంట్లోనే ఉండేవారు అలానే చాలా వరకు వాళ్ళకి వాళ్ళకి ఒక మైనర్ తీరకు ముందే వివాహం చేసి ఇంట్లో వాళ్ళు అత్తవారింటికి పంపేవారు కానీ రోజురోజుకు ఆ ఆ స్థితి మారి ఇప్పుడు ఆడవాళ్ళు కూడా మేము కూడా సేమ్ మగవాళ్ళలానే మేము ఉద్యోగం చేయగలమని చెప్పి ప్రూవ్ చేసి ఇప్పుడు వాళ్ళు కూడా చాలా మారి ఇతరులకు మంచి సహాయం కూడా చేస్తున్నారు అలానే చాలామంది విద్యార్థులు ఎన్నో సమస్యలు చదువుతునే స్థిత్ చదువుతున్నప్పుడు చాలా సమస్యలు పడ్ పడుతున్నారు బేసిక్గా చెప్పాలంటే గవర్నమెంట్ పాఠశాలలో ఒకప్పుడు మెరుగైన బాత్రూములు కానీ క్లాస్ రూములు కానీ ఇంకా వాళ్ళ కు వసతులు ఉండేవి కావు కానీ ఇప్పుడు ఇప్పుడున్న గవర్నమెంట్ కానీ ఇవన్నీ ఇవన్నీ మెరుగులోకి తెచ్చి ఇవి వాళ్ళకి సదుపాయాలని ప్రొవైడ్ చేసి వాళ్ళకి ఇప్పుడు ఉన్నతమైన స్థాయిలో పెట్టి అలానే ప్రతి పాఠశాలలకు ఒక స్కిల్ డెవలప్మెంట్ అనే కోర్సు పెట్టి వాళ్ళ చదువుకున్న సెక్షన్ అప్పుడే వాళ్లకు ఒక ఐఐటీ కానీ ఒక ఇంగ్లీష్ స్పోకెన్ స్కిల్స్ కానీ ఇంకా మెరుగైన డిజిటల్గా లెర్నింగ్స్ కానీ ట్యాబ్ లెర్నింగ్ కానీ ఎన్నో స్కీమ్స్ ఇంటర్న్షిప్స్ అని వా స్కిల్ ఎంపవర్మెంట్ అని ఎన్నో తెచ్చి మెరుగైన చర్యలను తెచ్చారు కానీ అలానే ఎక్కువ మంది చదివి చదవడంతోని నిరుద్యోగం కూడా ఎక్కువ అయిపోయింది అలానే నిరుద్యోగం ఎక్కువ అవ్వడం వల్ల ఎక్కువ యువత పక్క రాష్ట్రాలకు తరలి వెళ్ళిపోతున్నారు నా మా ఒక సూచన మేరకు ఇక్కడే మన గవర్నమెంట్ చదువుకునే వ్యక్తులకి ఒక ఉపాధి అని కల్పించి లేదా ఉపాధితోపాటు వాళ్లకి చదువుతున్నప్పుడే ఎలా వ్యాపారం చేయాలి ఎలాగా సొంతంగా మనం ఇతరులకు ఉద్యోగము ప్రొవైడ్ చేయాలని నేర్పిస్తే ఈరోజు ఇలాగ నిరుద్యోగం అనేదే ఉండదు ఈరోజు చూస్తే మహిళలు ఇప్పుడు రాపిడో అని ఊబర్ అని ఎన్నో ప్రైవేట్ యాప్లో కూడా వాళ్ళు ప్రయాణించి ఒక డ్రైవర్గా కాను ఒక లారీ ఒక ఆటో డ్రైవర్గా కాను ఒక కార్ డ్రైవర్గా కాను ఎన్నో స్థాయిలోకి వాళ్ళు పనిచేస్తున్నారు అలానే గవర్నమెంట్ కూడా చదువుతున్నప్పుడే కొన్ని స్కీమ్స్ పెట్టి వాళ్లకు ఒక స్టార్ట్అప్స్ అనో లేదంటే ఏదో ఒక మెరుగైన వ్యాపారాలు చేసే ఒక ఒకొక్క వ్యక్తికి ఒక టాలెంట్ ఉంటుంది ఆ టాలెంట్ వెలుగు చూపించి పదిమందికి ఉపాధి కల్పించే బాధ్యత గవర్నమెంట్ పాపం ఆళ్ వాళ్ళకి ఎవరైనా సరే వ్యాపారం చేద్దాం అన్న ఏదైనా చేద్దాం అన్న గవర్నమెంట్ సబ్సిడీ కింద స్కీమ్ ఇచ్చి వాళ్ళకి ఒక ఒక తోడు ఉంటే కనుక యువత ముందుకు పోతుంది అలానే మనం చూస్తే చైనా జనాలు అంచలంచలుగా పెరగడానికి గల కారణం కూడా యువత ఎప్పుడు ఎప్పుడు ఆ ఆ ఉద్యోగం గురించి వెతుక్కోదు మనం ఇప్పుడు ఉద్యోగం అనేది మనమే ఇతరులకు క్రియేట్ చేస్తు ఉండాలి ఈరోజున చూస్తే ఇండియాలో ది బెస్ట్ ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ నరేంద్ర మోది గారు యువతకు బాగా ప్రోత్సహించి ఎన్నో మెరుగైన స్కీములను తెచ్చి ఇప్పుడు యువత నిరుద్యోగాన్ని అరికట్టించి చాలా వరకు యువత ఇప్పుడు సొంతంగానే వాళ్ల కాళ్ళ మీద నిలబడే లాగా చేసింది ఇప్పుడు ఇప్పుడున్న ప్రజెంట్ గవర్నమెంట్ అలానే యువత ఎక్కడ తక్కువ కాదని చెప్పి వాళ్ళకి మేమున్నామని చెప్పి స్టార్ట్అప్లకి లోన్లు జీరో పర్సెంట్ లోన్లు కూడా ఇప్పిస్తుంది గవర్నమెంట్ వాళ్ళు మెరుగు వాళ్ళకి వాళ్ళ యొక్క ఐడియాలజీని వాళ్ళ యొక్క పనితీరుని ప్రొవైడ్ చేసి వాళ్ళకంటు ఒక స్కిల్ డెవలప్మెంట్ స్కిల్హబ్ అని పెట్టి ఎంతో ఎంకరేజ్ చేస్తున్నారు అలానే ఈ రోజుల్లో యువత ఎక్కడ ఎలాంటి నా వరకు తెలిసి యువత అప్పుడు లాగా పాత రోజులలాగా ఏ సమస్యలు ఎటువంటి అంతలా ఏమీ ఉండట్లేదు ఇప్పుడు ఏంటంటే ఉంటున్నాయి కానీ సమస్యలు వాళ్ళకి వాళ్ళే ఈ రోజుల్లో సాల్వ్ చేసుకునే క్యాపబిలిటీ వచ్చింది డిజిటల్గా వాళ్ళు ఏమైనా సరే చేయగలరు ఇంకా యువత అనేది ఇంకా మెరుగ్గా అవుతుంది